ఆటలు మానవుల శారీరక మానసిక ఆరోగ్యానికి అనేక విధాలుగా సహాయపడతాయి శారీరక ఆరోగ్యానికి ఆటలు ఆరోగ్యకరమైన బరువును అందిస్తాయి కండరాల బలం మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సమర్పణ మరియు సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది శరీర శక్తిని మెరుగుపరుస్తుంది శరీర విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది నిద్రను మెరుగుపరుస్తుంది మానసిక ఆరోగ్యానికి సానుకూల వైవిధ్యాలను పెంచుతాయి ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తాయి ఆత్మవిశ్వాసం మరియు స్వీయ గౌరవాన్నిపెంచుతాయి సామాజిక నైపుణ్యాలను మెరుగు పరుస్తాయి ఒకతడితో ఒకరు కనెక్టు అయ్యేలా అందిస్తాయి సృజనాత్మకత మరియు ఆలోచనలు ప్రోత్సహిస్తాయి వినోదాన్ని అందిస్తాయి ఆటలు అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక రకమైన అట ఉంటుంది కొంత మందికి వ్యాయామం చేయడానికి సులభమైన రక రకమైన ఆటలు ఇష్టపడవచ్చు మరో కొందరికి మరింత సావులుగా ఉండే రకమైన ఆటలు ఇష్టపడవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఆనందాన్ని ఇచ్చే మరియు మీరు క్రమం తప్పకుండా చేయగలిగారు రకమైన ఆటను కనుగొనడం ఆటలను మీ జీవితంలో చేర్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు స్నేహితులు లేదా కుటుంబ సమస్యలతో కలిసి ఆడవచ్చు లేదా మీరు క్లబ్బు లేదా సమాజంలో చేరవచ్చు మీరు ఇంట్లో ఒంటరిగా ఆడవచ్చు లేదా ఆన్లైన్లో ఆడవచ్చు మీరు ఆరోగ్యకరమైన జీవనశైలి మెరుగుపరచుకోవడానికి ఆటలను ఉపయోగించుకోవాలనుకుంటే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి వారానికి కనీసం నూటాబై నిమిషాలు నిమిత్తమైన తీవ్రతతో వ్యాయామం చేయండి వారానికి కనీసం రెండు రోజులపాటు మధ్యస్థ తీవ్రతతో వ్యాయామం చేయండి మీరు ఆడే ఆట మీ శారీరక స్థాయికి సరిపోతుందని నిర్దారించుకోకండి మీరు ఆనందించే ఆ రకమైన ఆటను ఎంచుకోండి మీరు క్రమం తప్పకుండా ఆడేలా చే